నాకు సహజంగా వంట అంటే చాలా కొత్త కొత్త వంటలు అందులోకి కొత్త కొత్త వంటలను నేర్చుకోవడానికి చాలా అనుభూ క చాలా కుతూహలం అనేది ఉండేది ఆ విధంగా నేను కొత్త కొత్త వంటలు నేర్చుకోవాలంటే ఏం చేయాలి ఏం చేయాలి అనేదాన్ని నా ఫోన్లో ఒక ఒక వీడియో అనేది వచ్చింది అది చే అది యూట్యుబ్లోని విస్మయ్ ఫుడ్ అని చెప్పి ఒక ఛానల్లోది అతను చెప్పే మాటలు చాలా బాగుంటాయి గమ్మత్తుగా కూడా ఉంటాయి ఆ విధంగా ఎలాంటి వంటకమైన అతను చాలా అర్దమయ్యేలాగా సులువుగా చెప్పేవారు అలాంటి వీడియో నేను ఒకటి చిన్న వీడియో చూశాను ఇంక వెంటనే నాకు ఇంకా నేర్చుకొవాలనే ఆలోచన మొదలయ్యింది ఆ విధంగా నేను కొత్త కొత్త వంటలు నేర్చుకోవడం చూసి నేర్చుకొని అదేవిధంగా నేను ఇంట్లో వండేదానిని ఒక్కసారి కాకపోయినా రెండో సారికైనా అతను చెప్పినట్టు వచ్చేది ఆ విధంగా నేను కొత్త వంటలు ఆ యూట్యుబ్ ఛానల్ ద్వారా నేను నేర్చుకోవడం అనేది జరిగింది అదేవిధ అతను మామూలు వంటలే కాకుండా ప్రాచీనమైన మనకి మన ఆహారంలో బలమైన ప్రోటీన్స్ లాంటివి అలాంటివి కలిసిన ఆహారాన్ని మనకి చూపిచ్చేవారు అలాంటి ఆహార పదార్ధాలు అలాంటి బలమైన పోషకాలున్న విలువలున్న ఆహారం మనం తీసుకోవడం ఈ మధ్యన చాలా తక్కువైపోయింది కాబట్టి అందరూ అత అలాంటి ఛానల్ని చూస్తే చాలా బాగుంటుంది